భారత దేశం ఒక్క కళా సంపదతో నిండిన దేశము ఇతర దేశాలకు భారద్దేశంలో ఉన్న కొన్ని ముఖ్యమైన కళారూపాలను చూపించాలనుకుంటే పాఠకులకు భారతదేశ సంస్కృతిని సంప్రదాయాలను అర్థమయ్యేలా చేసి కొన్ని కళారూపాలను ఇప్పుడు చెప్పబోతున్నాను మొదటిది భారతీయ నృత్య కళలు భారతీయ నృత్య కళలు వందల సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందిన సాంప్రదాయ నృత్య రూపాలు భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి భరత నాట్యము కూచిపూడి కథక్ ఒడిస్సీ వంటి నృత్యాలు భారతీయ సంస్కృతిని కథలను భక్తిని తెలియజేస్తాయి ఈ నృత్యాలు ఆధ్యాత్మికతను మరియు భావ ప్రకటనను కలుపుతాయి మరి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి పొందాయి రెండోది చిత్రకళలు భారతదేశం సంప్రదాయ చిత్రకళల్లో కూడా గొప్ప పేరును సంపాదించింది మధుబాని పాట చిత్ర మరియు మగళ్ చిత్రకళలు వంటి కళారూపాలు భారతీయ జీవన శైలిని జానపద కళను పదర్శిస్తాయి ఇవి భారతీయ సంప్రదాయాలను పండుగలను మరియు జీవన విధానాలను వివరించే కళారూపాలు మూడోది చేతి పనుల కళ భారతదేశంలో రూపొందే చేతి పనులు ప్రత్యేకంగా హస్తకళలు ఇతర దేశాల్లో ఎంతో ప్రాచుర్యం పొందాయి బండాచీ చీరలు పఫ్మీనా కాంచీపురం చీరలు రాజస్థానీ జుట్టులు మరియు బ్లాక్ ప్రింటింగ్ వంటి వస్త్రాలు భారతదేశ సంప్రదాయాల సౌందర్యాన్ని తెలియజేస్తాయి నాలుగోది సంగీతం భారతీయ సంగీతం ప్రాచీనతను కలిగి ఉండి వేదిక సంగీతం కర్ణాటక హిందుస్తానీ మరియు జానపద సంగీతం వంటి వేరెవరో ద్రోణులతో ప్రసిద్ధి పొందింది ఈ సంగీతం భారతీయ భక్తిని భావాన్ని వ్యక్తపడుస్తూ ప్రపంచంలో అనేక మందికి ప్రశంసనీయంగా నిలుస్తోంది ఐదోది ఆకృతి శిల్పకళ భారతీయ ఆర్కిటెక్చర్ కూడా ప్రత్యేతంగా ఉంది ముఖ్యంగా తాజ్మహల్ హంపి మరియు కోణార్క్ సూర్యదేవాలయం వంటి నిర్మాణాలు భారతదేశ సృజనాత్మకతను నిర్మాణ కళను తెలియజేస్తాయి ఎందుకు ఈ కళారూపాలు ఇతర దేశాలకు చూపించాలంటే ఈ కళా రూపాలు ఇతర దేశాలకు చూపించడం వల్ల భారద్దేశం యొక్క ఆధ్యాత్మికత సాంస్కృతిక వైభవం మరియు సాంప్రదాయ సంపత్తిని తెలియజేయవచ్చు ఇది దేశం గురించి మాంచి అభిప్రాయం కలిగించి పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తుంది మరియు విదేశీయులు భారతీయ సంస్కృతిని తెలుసుకోవడంతో పాటు భారతీయ కళారూపాల పట్ల అభిమానాన్ని పెంచుకోవచ్చు